నా పేరు సంధ్య నేను రైల్వే కోడూరులోని హెచ్ఎంఎం హైస్కూల్లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నాను స్కూల్ చదువుకునే వయసులో నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు హజీరా చిట్టి అండ్ కీర్తి నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం అలానే నేను ఆడలేదని మా అన్నని ఆడించాను మా అన్నని ఆడించాను మా అన్న స్టేట్ లెవెల్లో కబడ్డీ ఆడాడు నాకు ఫేవరెట్ టీచర్స్ ముగ్గురు ఉండేవాళ్ళు మాలతి మ్యాడం అండ్ పిటి టీచర్ అండ్ పద్మావతి మేడం వీళ్లు అంటే నాకు చాలా ఇష్టం వాళ్లు నన్ను అమ్మకంటే ఎక్కువ చూసుకున్నారు స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం డ్యాన్సింగ్ అంటే చాలా ఇష్టం డ్యాన్స్ అయ్యి మా ఫంక్షన్ మా స్కూల్లో ఫంక్షన్ ఏ ఒక్క ఫంక్షన్ అయినా మమ్మల్ని ముందు నిలబెడతారు అండ్ డ్యాన్సింగ్ అంతా బాగా చేస్తాము ఇంటర్ టెన్త్ అయిపోయాక ఇంటర్ ఏసి జూనియర్ కాలేజీలో చదువుకున్నాను అక్కడ నుంచి అక్కడ బైపీసీ తీసుకున్నాను ఇంటర్ అయిపోయినాక డిగ్రీ చదువుకోవడానికి ఇంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల జాబ్ చేయడానికి డిసైడ్ అయ్యాను జాబ్ కోసం చెన్నైకి వెళ్లాను అక్కడ మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక వన్ వీక్ స్టే చేసి జాబ్ కోసం వెతికాను అక్కడ ఏబిఎస్ అనే రెస్టారెంట్లో నాకు ఒక జాబ్ దొరికింది అక్కడ నన్ను సర్వర్గా తీసుకున్నారు మంత్లి ఎయిట్ థౌసండ్ శాలరీ రూము ఫుడ్ అంతా వాళ్లదే బాగా చూసుకునే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తుండగా నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను తన పేరు సూర్య మేము టు ఇయర్స్గా లవ్ చేసుకున్నాము తర్వాత లాక్డౌన్ పడ్డది లాక్డౌన్ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత లాక్డౌన్లో చాలా ఇబ్బంది పడ్డాను బస్సులు దొరకక అక్కడి నుంచి రేణిగుంటకి రావాలి రేణిగుంట నుంచి నడుచుకొని చాలా దూరం ట్రావెల్ చేశాను ఒక విధంగా ఇంటికి వెళ్లి చేరిపోయాను ఇంటికి వెళ్లి లాక్డౌన్లో చాలా ఇబ్బంది పడ్డాము ఇబ్బంది పడ్డాక శ్రీకాళహస్తిలో జాబ్ కోసం మళ్ళీ ట్రై చేశాను అక్కడ జాబ్ దొరికింది ఫ్లెక్స్ మొబైల్ కంపెనీలో అని ఒక కంపెనీలో మొబైల్ తయారు చేయడానికి ఒక ఎంప్లాయ్గా తీసుకున్నారు అక్కడ ఒక త్రీ మంత్స్ జాబ్ చేశాము తర్వాత అక్కడ వర్క్ హార్డ్ వర్క్ ఉందని చెప్పి మమ్మల్ని మేమే ఒక ఫోర్ మెంబర్స్ వదిలేసాము దాని తర్వాత జాబ్ కోసం సర్చ్ చేస్తూనే ఉన్నాము దొరకలేదు త్రీ మంత్స్ హాస్టల్లోనే ఖాళీగానే ఉన్నాము దాని తర్వాత ఆర్ఎస్ఎంఈపిఎల్ అంటే రేంజింగ్ మొబైల్ స్టార్ కంపెనీలో శ్రీకాళహస్తిలోనే దొరికింది అక్కడ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేశాను వర్క్ చేసిన తర్వాత నేను లవ్ ఇష్టపడ్డ అబ్బాయిని రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లి చేసుకున్నాను లవ్ మ్యారేజ్ ఇంట్లో నుంచి వచ్చి చేసుకునేసాను ఇంట్లో నుంచి వచ్చి మేము ఫస్ట్ గుళ్లో పెళ్లి చేసుకున్నాం దాని తర్వాత

అదే చాలని అనుకుంటున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా మా మమ్మీ ఆగస్ట్ థర్టీ ఫస్ట్లో చనిపోయారు అంతా బాగుంది అంతా సంతోషంగా ఉండాలి అనుకునే టైంలో మా మమ్మీ సడన్గా చనిపోవడం చాలా కష్టంగా ఉంది అలానే అన్న ఒక్కడే మిగిలిపోయాడు అన్నని అక్కడ వదిలేసి నేను ఇక్కడ చాలా కష్టపడ్డాము ఒక విధంగా మా అన్న ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడే రీసెంట్గా పెళ్లి జరిగింది నవంబర్లో హ్యాపీగా ఉన్నాడు తను కూడా అండ్ ఈ మధ్యనే ఇంటికి వచ్చాము వచ్చి పర్లేదు మార్నింగ్ హెల్తి ఫుడ్ తీసుకుంటున్నాము మా అత్త మామ మంచిగా చూసుకుంటున్నారు ఇది హెల్తి ఫుడ్నే మంచిగా ఇస్తున్నారు బేబీ గ్రోథింగ్ అంత కూడా బాగా చూసుకుంటున్నారు అండ్ నా ఫ్రెండ్స్ వన్ వీక్ వన్ మంత్ నుంచి కాలింగ్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు బట్ నా దగ్గర మొబైల్ లేదు మొబైల్ లేక నేను వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను మా అన్నని కూడా చాలా మిస్ అవుతున్నాను నాకు మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చి సొంత ఊరు వేలూరు మా డాడీది వచ్చి క్లాస్మల కుప్పం అనే విలేజ్ అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చి సెటిల్ అయ్యారు ఆంధ్రాలో రైల్వే కోడూరు కడప డిస్టిక్ అనే గ్రామంలో సెటిల్ అయినారు అక్కడి నుంచి ఇంక లైఫ్ అంతా మంచిగానే ఉన్నది నాకు ఇప్పుడు అమ్మ లేదు నాన్న లేడు అన్న ఒక్కడే పర్లేదు వాళ్లు లేకపోయినా మా అత్త మామ నన్ను మంచిగానే చూసుకుంటున్నారు అన్న అమ్మ లేదు అని ఫీలింగ్ మా ఆయన ఎప్పుడు ఇవ్వట్లేదు బాగానే చూసుకుంటున్నాడు అండ్ మా అన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మా అన్న పెళ్లి సింపుల్గానే జరిగింది గుడిలో దానికి అందరూ వచ్చారు మా పెద్దమ్మ మా అక్క వాళ్ళు మా ఆయన మా అత్త మా మామ మా ఆడబిడ్డ అందరూ వచ్చారు బాగానే సింపుల్గానే జరిగింది బట్ అమ్మానాన్న లేరు అనే ఒక బాధ తప్ప మిగతావన్నీ బాగానే ఉన్నది

అండ్ మా వదిన కూడా మంచిగానే చూసుకుంటుంది నన్ను కొత్త కదా సో అందువల్ల పోగ పోగ పోను పోను తెలుసుకుంటుంది తను కూడా మా వదినకి ఒక చెల్లి ఒక తమ్ముడు చెల్లికి మ్యారేజ్ అయింది తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు మా వదిన బీకాం కంప్యూటర్ కంప్లీట్ చేసింది మా ఆడ నాకు ఇద్దరు ఆడబిడ్డలు పెద్ద ఆడబిడ్డ చిన్న ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళు అమ్మలాగ చూసుకుంటారు నేను ఎప్పుడూ మ్యారేజ్ అయినప్పటి నుంచి వాళ్లని పిన్ని అని పిలిచాను అమ్మ అనే పిలుస్తాను ఎందుకంటే నాకు అమ్మలేని ఫీలింగ్ ఎప్పుడు రాకూడదు కాబట్టి నేను వాళ్ళని అమ్మ అని పిలుస్తాను నాకు ఏ కష్టం వచ్చినా మా అత్త మా మామ కి చెప్పుకుంటానో లేదో కానీ మా ఆడబిడ్డకైతే చెప్తాను మా ఆయన నన్ను ఏమన్నా అన్నా కొట్టిన తిట్టినా ఫస్ట్ అఫ్ ఆల్ వాళ్ళకే చెప్పుకుంటాను అలానే మా ఆయనతోపాటు ఒక అన్న ఇద్దరు అక్కలు అన్న భార్య ఉండింది రీసెంట్గా నాకు మ్యారేజ్ అయిన త్రీ మంత్స్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది బాగా చూసుకుంటుంది ఆమె కాని ఉంటే ఇంకా నా లైఫ్ బాగా ఉండేది తనకు ఒక కూతురు తను నా కూతురే నన్ను పిన్ని అనే దానికంటే అమ్మ అని పిలిస్తే బాగుండు అని అనిపిస్తుంది వెయిటింగ్ చేస్తున్నాను ఆ వర్డ్ కోసం తను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది తిరుత్తని తమిళనాడు బార్డర్ తిరుత్తని సైడు మా అత్త వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో వదిలి పెట్టి ఉన్నాము తనకు తెలుగు కొంచెం ప్రాబ్లం కాబట్టి తమిళ్లో చదువుకోనీలే అని వదిలేసి ఉన్నాము ఇంకా కొన్ని వన్ ఇయర్ అయిపోతే తనని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టుకుంటాము మా ఇంట్లోనే ఉంటుంది

మా అన్న వచ్చి నా బిడ్డను తీసుకోవాలి నేను మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంతా ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉండాలి అని గొడవలు ఏవి జరగకుండా మంచిగా ఉంటే అది ఒక లైఫ్లాంగ్ నాకు అదే చాలు మా అక్క వెళ్లేటప్పుడు మా అక్క నాకు ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు అంటే అక్క అంటే మా బావ వాళ్ళ వైఫ్ మా ఆయనకి వదిన మా అక్క ఉన్నంత రోజులు నన్ను బాగా చూసుకుంది